ఎవరైనా పుస్తక ప్రపంచంలో జీవించగలిగితే అది చాలా బాగుంటుంది ఎందుకంటే నాలెడ్జ్ పెంచుకోవడంలోనే కాకుండా జీవితం ఎలా ఉంటుంది జీవితంలో ఎలా ఉండాలి మన లక్ష్యాలని ఎలా సాధించాలి అనేది పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు